నేను రోజూ వినోదం కోసం మొబైల్ ఫోన్ ఎక్కువ చూస్తాను వీడియో గేమ్స్ ఎక్కువ ఆడతాను ఫ్యామిలీతో అంత్యాక్షరి ఆడతాను పాటలు ఆడుతూ ఉంటాను ఐబొమ్మలో మూవీస్ చూస్తాను ఫోన్లో ఇక టీవీ పెట్టుకుని సినిమా చూస్తూ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తాము ఇవి అవి తింటా అవి ఇవి వెరైటీస్ అవి చేస్తూ ఉంటారు ఇక వంటలు ఇవి అవి చూస్తూ వంటలు తింటూ ఇక ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇక అందరితో ఉంటూ సినిమాలు చూస్తూ ఫ్యామిలీ వాళ్ళతో అంత్యాక్షరి ఆడుతూ అందరితో ఉంటాము ఈ అంత్యాక్షరి ఆడుతూ ఒకొక్క లెటరు వస్తూ ఉంటే వేరే వేరే పాటలు పాడుతూ ఉంటారు ఫ్యామిలీ వాళ్ళందరూ ఈ గేమ్ సంటరు గేమ్స్ అయితే చాలా ఆడతాం అంటే మొబైల్లో పబ్జీ ఫ్రీఫయిర్ వీడియో గేమ్స్ ఇవి ఆడుతూ ఉంటాం ఇంట్లో ఇక ఫన్నయితే చాలా చేస్తాము ఇంట్లో అంటే ఇక టైంపాస్ అవుతూనే ఉంటుంది నాన్ స్టాప్ ఇంట్లో సిబ్లింగ్స్ ఉంటారు కాబట్టి ఇక అవుతూనే ఉంటుంది ఇక ఫన్ అయితే అవుతూనే ఉంటుంది ఇక చాలా చాలా ఆడుకుంటూ ఉంటాము ఈ పాటలు పాడుతూ అంత్యాక్షరి ఆడుతూ ఇక వేరే వేరే పాటలు వెతుకుతూ ఎడిటింగ్ అవి ఇవి చేస్తూ వేరే వేరే చేస్తూ ఉంటూ ఉంటాం ఇంట్లో ఇక ఎడిటింగ్ అంటే ఫొటోసు ఫొటో ఎడిటింగ్ చేస్తూ పాటలు వింటూ ఇకా ఇక చాలా ఇక స ఇక వేరేగా ఉంటుంది అంటే ఇంట్లో ఫన్ అంటూ ఫన్ అంటే ఇక ఈ అందరితో ఉంటే అయితే ఫన్నే ఉంటది కదా అంటే అంత్యాక్షరిలో అంటే పాటలు పాడుతాము అంటే ఇక వేరే వేరేగా ఉంటాయి పాటలు పాటలు గుర్తు చేసుకుంటూ ఉండాలి ఆ పాట ఈ పాట మళ్ళీ కొన్ని కొన్ని వస్తువుల పేర్లు చెప్పడము అంటే నాన్స్టాప్గా ఒక థర్టీ సెకండ్స్ పేర్లు చెప్పడము అంటే హ్యూమన్స్ నేమ్ పేర్లు మనుషుల పేర్లు కానీయండి ఇక గేమ్స్ పేర్లు కానీయండి టీవీ మూవీస్ మూవీస్ నేమ్స్ కానీయండి ఈ రకరకాల పేర్లు ఉంటాయి కదా అవి కంటిన్యూయస్ చెప్తూ సిబ్లింగ్స్తో వాళ్ళతో ఎంజాయ్మెంట్ అవుతుంది ఇక వాళ్ళతో టైంపాస్కి కొట్టుకోవడము ఇక అలా అలా టైంపాస్ అవుతూనే ఉంటుందిక వాళ్ళతో చాలా ఎంజాయ్ చేస్తాం అంటే ఇంట్లో వాళ్ళతో చాలా ఎంజాయ్ చేస్తాం అంటే ఇక పాటలు అయితే నాన్ స్టాప్ పాడుతూనే ఉంటాము ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు ఇవాళ ఆ పాట ఈ పాట పాడుకుంటూ ఉంటారు ఇక గేమ్ లూడో చెస్ మొబైల్ గేమ్స్ లూడో ఆడతాం ఎక్కువ ఇక వాళ్ళు గెలిస్తే ఇంత బెట్టింగ్ వీళ్ళు గెలిస్తే ఇంత బెట్టింగ్ లేకుంటే ఇక ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్తో ఇంట్లో ఉంటే ఫ్రెండ్స్తో ఇంట్లో ఉంటే అయితే లూడో కానీయండి చెస్ కానీయండి పబ్జీ కానీయండి ఫ్రీఫయిర్ కానీయండి ఈ వేరే వేరే గేమ్స్ ఇంట్లో ఉంటే ఇక చెస్ చెస్సు ఇక వాళ్ళు చంపుకోవడం వీళ్ళు చంపుకోవడము పబ్జీ అయితే కామనే సేమ్ ఫైరింగ్ ఉంటుంది అంటే గన్స్తో వేరే వేరే గన్సు వేరే వేరే వేరే వేరే ప్లేసెస్కు వెళతాము వేరే వేరే వెహికిల్స్ చూస్తాము పబ్జీలో ఇక అలా అలా టైంపాస్ అవుతూనే ఉంటుంది అందులో పబ్జీలో ఇక ఇక ఫ్రీఫయిర్ అంటూ ఓ ఫ్రీఫయిర్ అయితే ఎక్కువ ఆడం బట్ లూడో చెస్ అంత్యాక్షరి ఇవి ఎక్కువ ఆడుతాం అంటే ఫ్యామిలీ వాళ్ళతో అంత్యాక్షరి టీవీ మూవీసు సీరియల్సు ఇదీ మార్నింగ్ ప్రోగ్రామ్స్ వస్తాయి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కామెడీ ప్రోగ్రామ్స్ ఇవి జోక్స్ వస్తాయి అవి జోక్స్ చూస్తూ కామెడీ ప్రోగ్రాం చూస్తూ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చూస్తూ ఇవి ఎంజాయ్ చేస్తాము ఇక ఇంట్లో వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో ఉంటే ఫోన్ ఎక్కువ వాడం బట్ టీవీ ఎక్కువ చూస్తాము ఇక వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోని ఉంటాము ఇక వేరే వేరేగా ఉంటుంది ఇక వేరేగా వాళ్ళతోటి ఎంజాయ్ చేస్తాము ఇక వాళ్ళతో ఉంటే సంతోషంగా ఉంటాము ఇక వాళ్ళతో ఉంటే ఎక్కువ ఫన్ ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది అంతా వాళ్ళతోనే ఉంటుంది ఫ్యామిలీ వాళ్ళతో ఇక సిబ్లింగ్స్ ఉంటే అయితే అంతే ఇక ఎంజాయ్మెంట్ వేరే లెవల్ ఆసల ఇక వాళ్ళతో ఉంటే కానీయండి మిత్రులతో ఉంటే కానీయండి ఎంజాయ్మెంట్ అవుతుంది ఇక ఇండోర్లోనే గేమ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఇప్పుడు చెస్ ఉంది లూడో ఉంది ఇవి ఆడుతూ ఆడుతూ ఆడుతూ ఉంటాము ఒకవేళ ఇంట్లో టైంపాస్ కాకపోతే అవి ఆడుతూ ఉంటాం వాళ్ళను పిలిచి వీళ్ళను పిలిచి సిబ్లింగ్స్తో ఆడుతాము ఇక ఇంట్లో వాళ్ళతో మమ్మీ డాడీ సిబ్లింగ్స్తో అంత్యాక్షరి ఆడుతాము పాటలు వేరే వేరే పాటలు ఉంటాయి వేరే వేరే వేరే వేరే మూవీస్ నుంచి పాటలు వస్తాయి అంటే పాత పాటలు ఉంటాయి కొత్త పాటలు ఉంటాయి వేరే వేరేగ ఉంటాయి పాటలు పాటలు చాలా చాలా రకాలుగా ఉంటాయి అవన్నీ వేరేవేరేగా వేరే వేరే రకాలుగా ఉంటాయి